హలో నమస్తే అండి మాది బాపట్ల నా పేరు ఉషారాణి నేను ఒక వారం క్రితం మీషోలో ఆన్లైన్లో షాపింగ్ చేశాను అండి ఒక ఫోర్ శారీస్ ఫోర్ డ్రస్స్లు ఆర్డర్ చేశాను అన్నమాట దానియొక్క సమాచారం కానీ మెస్సేజ్లు కానీ అలా నాకు ఏమి రాలేదండి ఎంతని వెయిట్ చేసినా మనకి ఏం వివరాలు తెలియజేయలేదు నాకు నెక్స్ట్ వీక్లో మ్యారేజ్ ఉంది ఆలోపు వచ్చేస్తే ప్రాబ్లమ్ ఏమి లేదు లేకపోతే ఇబ్బంది పడతాను కదా దానికోసం అన్నమాట అది షిప్పింగ్ అయ్యిందా లేదా అది తెలియలేదండి షిప్పింగ్ అయితే డెలివరీ పాయింట్కి వచ్చిందా రాలేదా అది డెలివరీ నాకు ఎప్పుడు అవుతుంది అలాంటి విషయాలు కొంచెం తెలియజేయగలరా మీరు నాకు